నా బ్యాంక్ ఖాతాను నా ఆధార్ కార్డ్ను అనుసంధానం చేసుకోవాలి అనుకుంటున్నాను ఎందుకూ అంటే నా బ్యాంక్ యొక్క సబ్సిడీలు బ్యాంక్కి ఒక ఆధార్ కార్డుకి లింక్ అనుసంధానం చేసుకోకపోతే ఆ సబ్సిడీలు అనేటివి పోతాయి కాబట్టి ఆ బ్యాంక్ ఖాతాకు ఆధార్ కార్డ్ను అనుసంధానం చేసుకోవడానికి ఏం అవసరమో అవి చెప్తే నేను వెళ్ళి వాటిని తీసుకొని నా బ్యాంక్ ఖాతాకు ఆధార్ కార్డ్ను అనుసంధానం చేసుకుంటాను ఎందుకు చేసుకోవాలని అనుకుంటున్నాను అంటే సబ్సిడీలు పోతాయి కాబట్టి నాకు ఆ సబ్సిడీలు అనేటివి చాలా అవసరం కాబట్టి నేను నా బ్యాంక్ ఖాతాకు నా ఆధార్ కార్డ్ను అనుసంధానం చేసుకోవాలి అనుకుంటున్నాను కాబట్టి మీరు నా బ్యాంక్ ఖాతాకు ఆధార్ కార్డ్ను అనుసంధానం చేసుకోవడానికి సహాయం చేయండి నేను నా బ్యాంక్ ఖాతాకు ఆధార్ కార్డ్ను అనుసంధానం చేసుకుంటాను